మేము ఎంజాయ్ చేయడం అంటే ఈత కొట్టడం బాగా ఇష్టము సముద్రానికి వెళ్తే సముద్రంలో ఈత కొడతాము కాలువలు కాలువలు ఉన్నాయి కాలువల్లో కూడా ఈత కొట్టాలంటే బాగా ఇష్టము మామూలుగా స్విమ్మింగ్ పూల్ మా ఊర్లో స్విమ్మింగ్ పూల్ కూడా కట్టి ఉన్నారు ఆ స్విమ్మింగ్ పూల్కి పిల్లలు మేము అందరం వెళ్తాము వెళ్తే అక్కడ పిల్లలు పిల్లలు ఎక్కువ శాతం ఈత కొడుతుంటారు వాళ్ళ సాయి వాళ్ళ దగ్గర ఆనందం క్రికెట్ అంటే ఇంకా పిల్లలకి చెప్పనక్కర లేదు చాలా ఆనందంగా ఉంటుంది ప్రతి శని ఆదివారాలు అయితే మా పిల్లలు ఇద్దరు సెలవుల్లో ఆఫీసులకి సెలవులు ఉంటాయి కాబట్టి మా పిల్లలు వెళ్ళి ఈత కొ కొట్టడము ఇంకా క్రికెట్ ఆడటము అట్లాంటివి చేస్తున్నారు కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి ఇప్పుడు కొంచెం శరీరాలు కూడా పెరుగుతున్నాయని వాళ్ళు అవి తగ్గాలని ఈత కొట్టడా ఈత కొట్టడానికి ఒకరోజు క్రికెట్ ఆడడానికి ఒకరోజు అట్లా వెళుతున్నారు ట్రిక్కింగ్ అంటే బయట ఊర్ల కంటే అవుట్ డోర్ కంటే

వెళ్ళి ఎంజాయ్ చేస్తూ బాగానే బాగా ఇది చేస్తుంటారు ఇంక ఈత కొట్టడం అంటే ఈత వచ్చిన ఈత వచ్చిన పిల్లలే కాబట్టి ఈత కూడా బాగానే కానీ బావుల్లో అట్లా వెళ్ళడం అంటే ఇష్టపడరు కానీ ఇట్లా సముద్రాలకి ఏర్లకి సెలయేర్లకి అట్లాంటి దగ్గరికి వెళ్ళి బాగానే స్విమ్మింగ్ పూల్లో కాని అట్లయితే బాగానే ఈత కొడుతుంటారు